హాస్పిటల్కి వెళ్ళి ఓపీ తీసుకుందాము అంటే ఎంత కష్టంగా ఉంది అంటే పొద్దున్నె వెళ్ళినా కూడా ఎంత జనము ఉంటున్నారు అంటే లైన్లో చాలా అంటే చాలా జనము ఉంటున్నారు వాళ్ళు పెట్టే లైన్ కన్నా చాలా అంటే నిండిపోయి ఉంటున్నారు ఆ లైన్లో నిలుచోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది ప్రతి ఒక్కరికి పిల్లలే ముసలి వాళ్ళు అయితే ఇంకా చెప్పక్కర్లేదు వాళ్ళు అంతల నలుగు వాళ్ళు ఎంతలా నలిగిపోతున్నారు అంటే పిల్లలంటే చాలా అంటే చాలా ఏడుస్తున్నారు వాళ్ళు అక్కడ తినలేక వాళ్ళు అక్కడ నిలుచోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ప్రతి ఒక్కరు ఆ లైన్లో నిలుచోని ఉండడం అంటే చాలా అంటే చాలా కష్టం దానివల్ల గవర్నమెంట్ చాలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అది అలాగని చెప్పి ప్రతి ఒక్కరు గో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఎక్కడ ఎక్కువ డబ్బులు అయిపోతాయని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే ఎంత జనము ఉంటున్నారు అంటే ఆ జనముని చూసి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళకూడదనే అనుకుంటున్నారు ఎందుకంటే లైన్లో నిలుచోవడం చాలా కష్టంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి లైన్లో నిలుచోని ఓపీ తీసుకోని డాక్టర్ దగ్గరకు వెళ్దాము అంటే డాక్టర్లు ఆ టైంకి ఉండరు అదే అని చెప్పి సాయంత్రం వరకూ లైన్లో నిలుచోవడం చాలా కష్టం కదా